నాకు వ్యక్తిగతంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ అంటే చాలా ఇష్టం ఈ బైక్ తన సంప్రదాయ డిజైన్ విశ్వసనీయత సౌకర్యం కారణంగా ఎంతోమంది బైక్ ప్రేమకుల మనసును గెలుచుకుంది ధర రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ ధర సుమారు ఒక లక్ష తొంభై వేల నుండి రెండు లక్షల ఇరవై వేల వరకు ఉంటుంది ధరలు మోడల్ వేరియంట్ మరియు నగరాల వారిగా మారుతుంది భారతదేశంలో లభ్యత రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ భారతదేశంలో విస్త్రృతంగా ప్రాచుర్యం పొందింది దీని డీలర్షిప్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి అందువల్ల ఈ బైక్ సులభంగా లభిస్తుంది మీరు ఉన్న హైదరాబాద్లో నగరంలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్లు ఉన్నాయి అందువల్ల ఈ బైక్ను అక్కడ సులభంగా కొనుగోలు చేయొచ్చు నేను వ్యక్తిగతంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ను నడిపిన అనుభవం లేదు అయితే ఈ బైక్ తన సౌకర్యం స్టైల్ మరియు విశ్వసనీయత కారణంగా అనేక బైక్ ప్రేమికలచే ప్రశంసించబడింది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ సాంప్రదాయ డిజైన్ మన్నిక మరియు సౌకర్యం కారణంగా భారతీయ బైక్ ప్రేమికులతో ప్రత్యేక స్థానం పొందింది